కోటీ మార్కెట్లలో మా ఉత్పత్తులు లేదా సేవలకు ధర నిర్ణయించే సవాాలును చాలా ఏకాగ్రతతో నేను ఎన్నుకుంటాను కృషి పట్టుదలతో నేను ముందుకు సాగుతాను అంతేకాకుండా నేను నా వ్యాపారంలో లేదా నా మార్కెటింగ్లో ఖచ్చితంగా క్వాలిటీని మెయింటైన్ చేస్తాను ఎప్పుడైతే క్వాలిటీ ఉంటుందో మనకి ఎదురయ మనం చేసేటటువంటి వ్యాపారంలో క్వాలిటీ ఉన్నప్పుడు మనం ఎదుర్కొనేటటువంటి ప్రతి సమస్యలోంచి కూడా విజయాన్ని పొందుగలం క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అందరి మీద మన అందరిలో మన పట్ల కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది కాబట్టి మా ఉత్పత్తులు లేదా సేవలకు ధర నిర్ణయించే సవాాలును నేను క్వాలిటీని బట్టి ఎదుర్కొంటాను నేను ఎక్కువ క్వాలిటీని మెయింటైన్ చేస్తే ఎక్కువ ధరలు లేదా క్వాలిటీ తక్కువగా ఉన్నప్పుడు కొ దానికి తగినటువంటి ధరతో నేను మార్కెటింగ్ చెయ్యడానికి ముందుకు వెళ్తాను